మాకు ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి కావాలి సార్ మాది జనరల్ ఇన్స్యూరెన్సే సార్ ఐ పాలసీ ఎంత ఒక ఫైవ్ థౌజండ్ కట్టగలను

ఏమండీ

అవునండి అవును అవును సార్

ఓకే సార్ ఓకే

ఓకే సార్ థ్యాంక్ యూ అండి ఓకేనండి థ్యాంక్స్